నాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసు మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ దీని గురి ఇదేంటంటే మన దగ్గర ఉన్న చిన్న మొత్తాలను కూడా కొంచం కొంచం సిప్ ద్వారా గాని లేకపోతే ఇన్వెస్ట్మెంట్ లాగా మనము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అయితే ఇది మనము మన ఫోన్లో ఉండే యాంజిల్ బ్రోకరింగ్ అండ్ బ్రోకరేజ్ యాప్స్ ద్వారానైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లేకపోతే బ్యాంక్స్లలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి మనం సిప్ ద్వారా కొంచం కొంచం మన దగ్గర ఉన్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళు ఆ మొత్తాన్ని తీస్కెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలల్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళకు వచ్చిన లాభాల్లో మనకు కొంచం షేర్ చేస్తారు మన ఫిక్సడ్ డిపాజిట్తో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకెక్కువ లాభాలు తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మరియు ఇదేంటంటే మనకి తొందరగా లాభాలు రావాలని అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇది లాంగ్ పిరియడ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి మనకి ఇందులో ఇది తప్పకుండ నేను దీన్ని వేరే వాళ్ళకు కూడా సజ్జెస్ట్ తె చెప్తాను ఇందులో ఇన్వెస్ట్ చెయ్యమని ఎందుకంటే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి ఇది నాకు కూడా రెండు మూడు పాలసీలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టానండి నాకు యస్ బి ఐలో ఉన్నాయి ఎల్ ఐ సిలో ఉన్నాయి ఇవి చాలా యూస్ఫుల్ ప్లేస్ మంచి రిటర్న్స్ వస్తాయి ఇన్ కమిషన్ కూడా ఉండదు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా మంచి పెట్టుబడి ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి అనేది చాలా మంచి పెట్టుబడిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను